మా ప్రాంతంలో ఎన్నో జానపద పాటలు పాడుతూ ఉంటారు మా పల్లె ప్రజలు జానపద పాటలు వినడానికి ఎంతో వినోదాన్ వినోదాన్ని కల్పిస్తుందని చెప్పవచ్చు ఈ జానపద పాటలనేది ఎప్పటినుండో వస్తూ ఉన్నది ఈ జానపద పాటలు వినడం ఎంతో సుష్టంగా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి ఈ పాటను వినడం ద్వారా మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని నా యొక్క అభిప్రాయం మా ప్రాంతంలో ప్రజలందరూ జానపద పాటలను నేర్చుకొని ఎంతో అందంగా క్లుప్తంగా ఎదుట వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఈ జానపద పాటలను పాడుతూ ఉంటారు అది మీకు తెలియజేస్తున్నాను ధన్యవాదములు